మధ్యాహ్నం ఒకటయింది నాకు ఆకలిగా ఉంది నా దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డరు చేయాలనుకున్నాను నా పక్కలోనే భాస్కర రెస్టారెంట్ ఉంది హోటల్ కమ్ రెస్టారెంట్ సరే నేను స్విగ్గీలో ఆ హోటల్ను గుర్తించి దాంట్లో ఏమేం ఫుడ్ ఉందో చూస్తూ వచ్చాను నాకు నచ్చిన ఫుడ్డు చికెన్ బిర్యానీ దానిలో చూస్తున్నపుడు చికెన్ బిర్యానీ నాకు ఆర్డరు చేశాను రెండువందల యాభై రూపాయలు చికెన్ బిర్యానీ ఆ రెస్టారెంట్ పేరు భాస్కర హోటల్ ఆర్ రెస్టారెంట్ నా యొక్క చిరునామా ఎస్ విక్రమ్ సన్ ఆఫ్ పి సెల్వం డోరు నంబరు లెవెన్ బార్ వన్ థర్టీ సిక్స్ స్ట్రీట్ సాంబయ్య ఖండిగా రాగిమాను వీధి రాగిమాను వీధి సాంబయ్య ఖండిగా చిత్తూరు పిన్ కోడ్ ఫైవ్ వన్ ఐదు ఒకటి ఏడు సున్నా సున్నా ఒకటి